నేను నా స్నేహితుని ద్వారా స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకున్నాను స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచన చేస్తున్నాను దానికి నాకు పాన్ కార్డ్ అవసరం అని తెలిసింది నా వద్ద పాన్ కార్డ్ లేదు కాబట్టి నేను కొత్త పాన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్నాను నా వద్ద అవసరమైన అన్ని పత్రాలు కూడా ఉన్నాయి నా వద్ద నా ఆధార్ కార్డు మరియు పాస్పోస్ట్ కూడా ఉన్నాయి మీరు నా కోసం కొత్త పాన్ కార్డ్ను మంజూరు చేయగలరని కోరుకుంటున్నాను నేను ఈ పత్రాలు అన్నీ కూడా మీకు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాను ఇంకా ఎటువంటి అయిన రుసుమైన నేను చెల్లించగలనని మనవి చేసుకుంటున్నాను కాబట్టి తక్షణమే త్వరగా నా కొత్త పాన్ కార్డును నాకు మంజూరు చేయగలరని విజ్ఞప్తి చేసుకుంటున్నాను